గిరిజన కళల ప్రాంతంలో స్థానిక జీవితాన్ని బాధించిన వివిధ కళాలు ఉంటాయి అవి పండుగలు నృత్యాలు గీతాలు మరియు చిత్రకళలు ఉంటాయి ఇవి అవనిగా సాంస్కృతిక అంగాలను నిర్వహిస్తాయి ప్రజలు వీటిని కాపాడటానికి విభిన్న పదాలు అనుసరించగలరు ఉదాహరణకు అవన్నీ ప్రచారం చేయడం వల్ల ఆధారపడిన సహాయం పొందుతారు లేదా అవనిని అంగీకరించడంలో పాల్గొంటుంది ప్రాంతంలోని గిరిజన కళలు వేర్వేరుగా ఉంటాయి అవి అవనిగా సంస్కృతిక అంగాలను భావించిన కళలు ఉంటాయి అంతర్జాతీయంగా ప్రముఖంగా జాతీయంగా ఈ గిరిజన కళలు ఉంటాయి ప్రాంతంలో చాలామంది గిరిజనులు తమ సాంప్రదాయాన్ని పాటించినట్లు వివిధ నృత్యాలను ప్రదర్శించినట్లు అభివృద్ధి చేస్తారు ప్రజలు దాన్ని కాపాడటానికి సాంస్కృతిక రక్షణ మరియు ప్రచారం చేయడం అవసరం వ్యక్తిగతంగా సంఘటనలతో మరియు సర్కారు ఈ ప్రయత్నాలను చేస్తే గిరిజన కళల సాంస్కృతి నాశనాన్ని తుడుపుతుంది మరియు అవనిని పునఃస్థాపించడం సాధ్యమవుతుంది